ఆ డే అంతా మేము బయట టిఫిన్ ఇంట్లో చేసుకుని బయట డిన్నర్ మూవీ పార్క్ అని ఈవినింగ్ ఏదైనా హోటల్కి వెళ్ళి ఇంకా అలా లంచ్ డిన్నర్ మొత్తం బయట ప్లాన్ చేసుకుంటాము ఎప్పుడు మేము ఒకసారి ఏమైంది అంటే మేము బాగా నాకు అనుభవం ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించేది మేము అక్కడ కోటప్పకొండ వెళ్ళాము మా పెళ్ళి మా పెళ్ళి అయినప్పుడు మా పెళ్ళయినప్పుడు మేము ఫస్ట్ టైం ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కోటప్పకొండలో అక్కడ కొండల దగ్గర అలా అంతా రిసార్ట్స్లో చాలా మంచి మంచి ఫోటో తీసుకున్నాము అది అలాగే గుర్తుండిపోయింది మాకు మొన్న పెళ్ళి మొన్న అక్టోబర్ పెళ్ళి రోజుతో మాది ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ అనుకోకుండా మేము అదే నెలలో కోటప్పకొండ వెళ్ళాము అప్పుడు మేము ఆ పిక్చర్స్ అన్నీ అది రిక్రియేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ అనుభవాలు అయితే చాలా ఉంటాయి మా ఫ్యామిలీ అందరు కూడా ఎప్పుడు మేము దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటాము ప్రతి ఒక్క పెళ్ళి రోజుకి అందరం కలిసి కేక్స్ కోసి చాలా సంతోషంగా అనేది మేము మా జీవితాన్ని మేము పంచుకుంటాం అన్నమాట మా ఆనందాన్ని మేము ఒక్కరమే కాదు మేము అందరం బాగా చేసుకుంటాం మేము ఎక్కువగా పుట్టినరోజులు అవి ఏమి జరుపుకోము ఎక్కువగా మేము గొప్పవాళ్ళమే ఇందులో అందులో విజయాలు సాధించాం అని గొప్పలు కూడా పోము కాబట్టి ఎక్కువగా నేను వీటిని నేను చేస్తు ఉంటాను పెళ్ళి రోజులు మేము చేసుకుంటు ఉంటాం మా అత్తయ్య మామయ్య కావచ్చు మా అమ్మ నాన్న కావచ్చు లేదంటే మా తోడికోడళ్ళు వాళ్ళు వెళ్ళు అందరు కూడా పెళ్ళి రోజులు ఎక్కువ చేసుకుంటారు పుట్టినరోజు పండుగలు చేసుకోము